ఫ్రీ సమయంలో ఇప్పటికీ సిట్టింగ్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మాకు మేము ఎక్కడికైనా వెళ్ళామంటే అమ్మాయిలను చూడటం ఇలా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుంటూ చాలా సరదాగా గడుపుతాం మేము ఎప్పటికీ చాలా ఇప్పటికి చాలా టూర్లు వేసాము మే అలాగే మేము ఆల్మోస్ట్ అన్నీ తిరిగాము చుట్టుపక్కలో అలాగే మేము ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటికి వెళ్తే టెంపుల్స్ లేకపోతే మా విలేజ్ దగ్గర కాళేశ్వరం అని ఉంది అక్కడ పార్కు ఉంది టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తాం అక్కడ టెంపుల్ టెంపుల్కి వెళ్ళి శివ దర్శనం లార్డ్ శివ దర్శనం చేసుకుని అక్కడే తిరిగి అలాగే అక్కడే పార్క్ నందనవనం పార్క్ ఉంది

మాకు పీస్ఫుల్గా మేము తప్ప ఎవరూ ఉండకూడదు అందుకే మేము ఎక్కువగా అడవి ప్రాంతాలకు చూసుకొని వెళ్తాము ఒక రోజు మేము ఒక అడవిలోకి వెళ్ళాం ఇలాగే సరదా సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆలా ఎటో వెళ్దాం అనుకోని దగ్గరికి వెళ్ళి అందులో లోపలికి వెళ్ళాము మేము

ఫారెస్ట్ లాంటి ఏరియా కొండలు ఇలాంటి ఏరియాకు వెళ్తాం అలా చాలానే తిరిగాము మేము మేము ఒక్కడినే ఉంటే ఏం చేస్తానంటే నేను ఏం చేస్తానంటే తిరుగుతూ టైం స్పెండ్ చేస్తూ కాల్ మాట్లాడుకుంటూ మా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ మేము ఎక్కడికి వెళ్తే మేము తిరుగుతూనే ఉంటాం ఆల్మోస్ట్ మాకు ఏ నైటు ఏంటి అనేది ఏం సంబంధం లేదు తిరుగుతూనే ఎప్పటికీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మా మామయ్య ప్రశాంత్ అని ఒకడు ఉంటాడు ఆయన ఎప్పటికీ తిరగాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇట్లా ఇది లైఫ్ అని ఎప్పటికీ మోటివేట్ చేస్తూనే ఉంటాడు అతను తెలియని ప్లేస్ అంటూ లేదు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు అతను కార్ తీసుకొచ్చి ఇప్పటికీ తిరుగుతాం మేము తిరుగుతు ఉంటూ ఎప్పటికీ బతుకుతాం మేము ఎక్కువ ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియాలోకి ఆల్మోస్ట్ వెళ్తాము మేము ఫారెస్ట్ చెట్లు ఇవి ఉంటేనే మాకు నచ్చుతుంది అలాగే తిరుగుతూ ఉంటూ తిరుగుతూ ఉంటూ చాలానే చేసాము ఇప్పటివరకు